ప్రస్తుతం మనం చూసే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఎందుకంటే మనం బ్రతుకుండాలి అంటే ఆరోగ్యం చాలా అవసరం ఆరోగ్యంగా ఉండటం అంటే ఏ రోగము లేకుండా మన ఒంట్లో ఏ ప్రాబ్లం లేకుండా ఉండటమే ఆరోగ్యం అంటాం ప్రస్తుతానికి మనం చూస్తే ఆరోగ్యకరమైన జీవితం అంటే మనం కొన్ని పాటించాలి వాటిల్లో మనము మనము కొన్ని అనుభవాలు నేను మీకు ఇప్పుడు చెప్తాను మనం ఉదయం లేవగానే వ్యాయమం ఖచ్చితంగా అవసరం వ్యాయామం అంటే కొన్ని రకాలు స్విమ్మింగ్ ఒకటి వాకింగ్ నడవడం పరిగెత్తడం యోగాసనలు చేయడం

తర్వాత వచ్చేసి మెడిటేషన్ చేయడం ధ్యానం ధ్యానం కూడా కనీసం అరగంట నుంచి గంట వరకు చెయ్యాలి ధ్యానం అనే కాదు నేను చెప్పినవన్నీ కనీసం గంట నుంచి గంట వ్యవధ అరగంట వ్యవధి కంపల్సరిగా ఫాలో అవుతే బాడీలో మన మెటబాలిజం చాలా వరకు ఎక్కువ అవుతుంది పరిగెత్తటం ద్వారా నడవడం ద్వారా స్విమ్మింగ్ చేయడం ద్వారా మన బాడీలో కొవ్వుగానే రక్తపోటు కాని షుగర్ కాని వీటన్నిటిని అదుపులోకి తెచ్చుకోగల దారులు ఇవన్నీ ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండటంలో ఇవన్నీ ప్రధాన పాత్రలు పోషిస్తాయి రెండోది తిండి తిండి అనగానే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా మనిషి అతని సరి రమ్ము దృఢంగా ఉండటం ఆరోగ్యంగా ఉండటం మెయిన్ అలాగే చూసుకుంటే కాయగూరలు ఆకుకూరలు పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు పదార్థాలు చాలా తక్కువగా జారుతాయి ఇప్పుడు మనం చూస్తే నాన్ వెజ్జ్ మాంసాలు అలాగే ఈ ఫాస్ట్ ఫుడ్లు బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు ఇవి చాలా వరకు తగ్గించాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం ద్వారా అది విషమత సమానం ఇలాగే ఖచ్చితమైన పోషకరమైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే మనకి మన శరీరానికి దాని జీవక్రియకు ఆరోగ్యం అందిస్తుంది అవసరానికి మించి తిన్న అవసరానికి మించి తక్కువ తిన్న ఏదైనా మనకి ఇబ్బంది అవసరానికెంతో ఏమి తినాలో అది తింటంలోనే మన ఆరోగ్యం నిలుపుకోవటంలో ఉంది ఎందుకంటే ఎక్కువ తింటే బరువు పెరుగుతా భారీ కొలెస్ట్రాల్ వచ్చిద్ది నానా రకమైన సమస్యలు నానా రకమైన సమస్యలు అదే తక్కువ తిన్నామంటే ఒంట్లో ఓపికండదు శరీరం పనితీరు మారుద్ది ఇలా చాలా వరకు మనం వృద్ధ లే కొండాార అందుకే మనం ఒక బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వాలి దీనివల్ల శరీరం ఎంతో ఆరోగ్యకరంగా తయారవుతుంది అలాగే మన ఆలోచనలను ఖచ్చితంగా కేంద్రీకరించాలి ఎక్కువగా ఆలోచించకూడదు ఎక్కువగా ఆవేశపడకూడదు మనిషి చ్చితమైన ప్రశాంతత కేవలం ఒక నిద్రలోనే ఉంటుంది అటువంటి నిద్రని మనం అశ్రద్ధ చేయకుండా ఖచ్చితమ్ముగా రోజు ఏడు నుంచి తొమ్మిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి నిద్ర మానసిక ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే మనిషి ప్రశాంతత లేకపోతే ఈ రోగాలు వెంటనే చుట్టూ ముడతాయి ఎందుకంటే మానసిక ఒత్తిడి ద్వారా బీపీలు షుగర్లు కుండ పోతలు అలాగే పరాసిట్ స్ట్రోకులు వీటన్నిటికి కారణం మానసిక ఒత్తిడే మన ఆలోచనలను బాధగాని సంతోషంగానే కోపంగాని వీటన్నిటినీ అదుపులోకి తెచ్చుకొని ఉండటమే ఆరోగ్యం అని నేను అనుకుంటున్నా